మాకు మా కుటుంబం లోపల ముఖ్యంగా మేము అధికంగా సంతోషంగా జరుపుకునేదంటే ఉగాది పండగ ఎందుకంటే ఉగాది పండగ అదొక మానవ ప్రకృతి మానవ జీవితంలోనే కాకుండా ప్రకృతి లోపల కూడా మార్పు వస్తుంది దాని ద్వారా ఈ యొక్క ప్రకృతి లోపల మార్పు ద్వారా అనేక ఋతు పవనాలన్ని చేంజ్ అవుతూ ఉంటాయి అదే విధంగా మేము హిందూ హిందూ ధర్మం లోపల మేము దాన్ని ఉగాది ఉగాదిని నూతన సంవత్సరంగా భావిస్తాం ఉగాది అనేది మేం ముఖ్యంగా మూడు రోజులు జరుపుకుంటాం అయితే మొదటి రోజు లోపల ఇంటి లోపల ఇంటి ముందు కల్లాపు జల్లి మంచిగా తోరణాలతో అలంకరించి పసుపు కుంకుమలు గడప లోపల పసుపు కుంకుమలు రాస్తూ ఇంటి బయట ముగ్గులు వేస్తూ ఒక పండగ వాతావరణం నిర్మిస్తాం ఆ రోజు మేము మా ఊరి లోపల ఉన్నటువంటి పెద్దమ్మ మందిరము అనేది ఒకటుంటుంది

ఈ యొక్క దేవి దేవి చుట్టూరా ఐదు ప్రదక్షనలనేవి ఆ యొక్క వెహికిల్లతోని ఆ యొక్క వాహనాలు లేదా ఎడ్లబండతోని తెంపి ఇస్తుంది ఎందుకంటే తన ఆ యొక్క ప్రతి ఉగాది లోపల ఎప్పుడైతే దేవీ చుట్టూరా ఈ యొక్క ప్రదక్షణ చేస్తామో మన యొక్క వస్తువులు గానీ మన యొక్క వాహనాలు మన జీవితం లోపల మనకి ఆదర్శంగా నిలుస్తారు ఆరు మన్ మనని అవి ఎత్తుకుంటాయనే ఆలోచన మన దేవీ యొక్క ఆశీర్వాదం లభిస్తాయని ఎప్పట్నుంచో పురాణాల నుంచి ఆ పురాతన కాలం నుండి మా యొక్క తాతలు ముత్తాతలు ఏదయితే చేస్తున్నారో మేం కూడా అదే సంస్కృతిని పాటిస్తూ దేవి చుట్టూ ఐదు ప్రదక్షణలు మా యొక్క వాహనాలతోని చేస్తాం అదేవిధంగా ఆరోజు సాయంత్రం రథం లాగడం అనంటారు దేవీ చుట్టూ ఐదు ప్రదక్షిణలు రథాన్ననేది లాగుతాం అక్కడ చానా జనాభా వస్తారు ఎందుకంటే ఆ యొక్క రథాన్ని లాగేటప్పుడు చానా ఉత్సాహం ఉంటుంది అది ముందుకి వెనక్కి జరుపుతూ చానా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం రెండో రోజు ముఖ్యంగా ఇది మా కుటుంబం లోపల సంతోషంగా చాలా సంతోషకరం మరియు చాలా గొప్పగా జరుపుకుంటాం ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం ఉగాది నాడు జడగొప్పు అనేది వేస్తాం జడగొప్పు అనేది మా యొక్క తాతల కాలం నాటి ఈ యొక్క జడగొప్పు మేము వేస్తూ ఉంటాం అంటే కేవలం మా కుటుంబీకులే కాకుండా మా యొక్క సోదరులు అన్నలు మా గల్లీ మా గల్లీ సభ్యులందరు కలసి దాదాపు ఒక ముప్పై మంది కలిసి ఈ యొక్క జడగొప్పును ప్రతీ ఉగాది తర్వాత రోజు కంపల్సరి వేస్తా ఉంటాం ఇది మేము మధ్యాహ్నం టైం లోపల మూడు గంటలకు స్టార్ట్ చేస్తాం మూడు గంటల నుండి మా ఇంటి లోపలనే ఉంటుంది జడకొప్పు

మా ఊర్లో జాతర్లో జాతర కూడా త్రీ డేస్ ఉంటుంది మూడు రోజులు జాతరని చాలా వైభ వైభవంగా జరుగుతుంది అయితే ఆరోజు మేం జడకొప్పు హన్మాన్ మందిరం దగ్గర జడకొప్పేస్తాంటాం చూడడానికి జనాలు కూడా చానా వస్తూ ఉంటారు చానా వచ్చినా కూడా అక్కడ ఆటా పాటలతో ఉత్సాహంగా మేం జడకొప్పు వేస్తావుంటే మా లోపల ఆనందం మరియు అక్కడ చూడ్డానికి వచ్చిన పిల్లపిల్ల ఆనందాన్ని కూడా కళ్ళ కళ్ళకి కట్టినట్టు చేస్తాం అదేవిధంగా ఎవరికైనా సంతానం కలగకపోతే మేం జడకుప్పేసేటప్పుడు వాళ్ళ యొక్క కొబ్బరి కాయని ఆ జడకుప్ప లోపల పెట్టి మా యొక్క భక్తి పాటలతోని ఎప్పుడయితే జడకొప్పేసి దాన్ని తీసేస్తా ఉంటామో ఆ కొబ్బరికాయని వాళ్ళు పట్టుకెళ్తే వాళ్ళకి సంతాన ప్రాప్తి కలుగుతుందనే ఒక ఆలోచన

ఈ యొక్క మా ఇది మా యొక్క సంస్కృతి మరియు మూడో రోజు మా ఊర్లో లోపల జాతర జరుగుతుంది ఆ రోజు మా అక్క చెల్లెల్లు అందరు కలిసి వాళ్ళకి పట్టు బట్టలు పెట్టి వాళ్ళని వాళ్ళకి కావాల్సినవి ఏదయితే ఉంటాయో అవి జాతర లోపల వెళ్ళి జాతర లోపల మంచిగా అన్నీ తిరిగేసి అన్నీ చుట్టూ చూసి వాళ్ళకి ఏదయితే అవసరం ఉంటాయో ఆ యొక్క జాతర లోపల తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత వచ్చి వనభోజనాలొండుకుంటాం మంచి భోజనాలు వండుకొని చికెన్ మటన్ గానీ లేకపోతే వాళ్ళు ఏది తింటే అది అవన్నీ పి పిండి వంటలతోని చానా గొప్పగా అన్నీ వంటలు చేసుకుని ఎవరికి సంతోష ఎవరికి నచ్చింది వాళ్ళు సంతోషంగా తింటా ఉంటారు ఆ యొక్క మూడు రోజుల పండుగ మా జీవితం లోపలనే కాకుండా మా యొక్క కుటుంబం లోపల చాలా గొప్ప పండుగగా జరుపుకుంటాం ముఖ్యంగా మేము జడకుప్పేసే రోజు అయితే మా ఇంటి లోపల ఆ సందడి మేము సంవత్సరం లోపల ఎప్పుడూ చూడలేము అలాంటి యొక్క సందడి మా యొక్క ఇంటి లోపల ఆ జడకుప్పేసే రోజు ఉంటుంది ఉగాది అనేది మా కుటుంబం లోపల ఒక మతమైన మతపరమైన పండుగగా కాకుండా ఆ రోజు మా జీవన వికాసం చెందుతున్న ఆలోచనలతోని మేం చేయడం జరుగుతుంది ఆరోజు అందరం కొత్తబట్టలు వస్త్రాలంకరణ ఏసుకొని చాలా మూడు రోజులు కొత్తబట్టలేసుకుంటూ దేవుని సన్నిధి లోపల మా యొక్క పూజలను గానీ మా యొక్క ఆహారమనేది కేవలం పిండి వంటలు చేసుకుంటూ వేసీ పిండి వంటలతోని అందరం కడుపునిండా తింటూ పశు పక్షులకు కూడా సమర్పిస్తూ పండగని చాలా ఉత్సాహవంతంగా జరుపుకుంటాం